హవేలీ రెస్టారెంట్ నుంచెనా మాట్లాడేది నాకు ప్లేట్ చికెన్ బిర్యానీ కావాలండి బోనే కావాలి ఆ ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఎంత పడుతుంది అవునా సార్ మ్మ్ అవును ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఇంకా ఏమున్నాయి ఓకే ఓకే మటన్ బిర్యానీ ఎంత ఫ్యామిలీ ప్యాక్ ఓకే ఓకే మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఒకటి పంపిస్తారా సార్ లేదు ఆర్డర్ పో ఆర్డరు

జొమాటో ఆ ఓకే సార్ మా అడ్రస్ మా అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తాను పంపించేయండి ఆన్లైన్ పేమెంట్ చేస్తాను ఫోన్పే ఆ ఓకే ఓకే థాంక్యూ